యువతలో నిరుద్యోగం గురించి అభిప్రాయం యువతలో ఉద్యోగం ఉండాలి అంటే బాగా చదువుకొని ఉండాలి అలాగే ఉద్యోగం రావాలి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే ప్రభుత్వం నిరుద్యోగులను ఆలోచించి ఉద్యోగాల్లో ఉన్నవారికి సరైన సమయంలో తక్కువ వయసులో అరవై సంవత్సరాల లోపు వారికి తొందరగా రిటైర్ చేసేసి కొత్త వాళ్ళను ఎన్నిక చేయాలి ఉద్యోగరీత్యా కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీ అని ఉంటాయి కదా దానిలో వారికి కేటగిరీల వైస్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఈ నోటిఫికేషన్స్ అనేది ప్రతీ సంవత్సరం పెరుగుతూ ఉంటే ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతూ ఉంటాయి యువతలో మార్పు వస్తుంది యువత దేశానికి మార్పు తీసుకు రాగలుగుతాడు కాబట్టి యువతకు ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చినా కనీసం ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్న ఒక యువతకు ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యో ఆ యువత కుటుంబాన్ని పోషించగలుగుతాడు కాబట్టి ఉద్యోగం అనేది మానవునికి తప్పనిసరి అది ఒక జన్మ హక్కు ఉద్యోగం రావాలంటే ప్రభుత్వం చేయాల్సిన కృషి ఏంటంటే

ఒక ట్రైనింగ్లో పెట్టి శిక్షార్హులను చేసి వాటికి పునాది బాటలు వేయాలి యువతలో మార్పు వస్తే దేశానికి వెన్నెముక అయిన యువత వాళ్ళు వారి కుటుంబాన్ని దేశాన్ని వారి పిల్లల్ని వారి పౌరులని దినాభివృద్ధిని చెందగలుగుతారు కాబట్టి యువతలో మార్పు రావాలంటే ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం పెంచాలి ఇది పెంచిన వెంటనే ప్రతీ సంవత్సరం ఏ విధంగా ఎడ్యుకేషన్ మీద అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుందో ఇంకా మెరుగుపరిచే విధంగా ప్రభుత్వంలో ఉద్యోగాల్లో ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ

పాత్రులు అవుతారు వారి ప కుటుంబానికి వారు భరోసాను ఇచ్చిన వాళ్ళు అవుతారు వారి కుటుంబాన్ని వారు నడిపించుకుంటారు కావున ప్రభుత్వం త్వరతగతిన నోటిఫికేషన్లు వేసి యువతను కాపాడాలి నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాల్లో కల్పించాలి ఎలాంటి ఉద్యోగం అయినా పర్వాలేదు ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగం కల్పించి వాటికి సెక్యూరిటీ వారికి సెక్యూరిటీ ఇచ్చే విధంగా ఉంటే అది ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు అని నిరూపణ చేస్తే వారి కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది అని మేము అనుకుంటున్నాము